హలో హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను మీ ఏరియాలో ఉంటున్న అమ్మాయిని సార్ సార్ మీరు కార్పరేటర్గా సార్ మా ఏరియాకి తర్డ్ వార్డు సార్ మాది అదే సార్ సార్ నాదైతే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిప అయిపోయింది సార్ జాబ్ సర్చింగ్ చేస్తున్నాను సార్ రీసెంట్గా తెలిసిన విషయం మీకు ఐటి కంపెనీ ఉంది అని విన్నాను సార్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా సో నాకేమన్నా జాబ్ ప్రొవైడ్ చేయగలరా సార్ సార్ టూ తౌజండ్ ట్వంటీ ఫోర్ సార్ రీసెంట్లీగా పాస్ అవుట్ సార్ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ సార్ ఎంపీసీయే సార్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సార్ ఎయిటీ పర్సంటేజ్ సార్ ఎయిటీ పర్సంటేజ్ సార్ సార్ మీరు ఎలాగైనా మాకు కొంచెం జాబ్ ఇప్పించండి సార్ మేమ్ ఉంది సార్ రెస్యూమ్ ఉంది సార్ సార్ టైపింగ్ టైపింగ్ లోయర్ హయ్యర్ చేసాను సార్ ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ అండ్ ఎన్సిసి చేసాను సార్ ఆ సర్టిఫికేట్ కూడా ఉంది సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ త్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే సార్